హలో ట్యాక్సి డ్రైవరు గారు నేను మొన్న ఏడో తారీఖునే విజయనగరం నుండి వైజాగ్కి రెండు వేల రూపాయలకి బుక్ చేశాను ట్యాక్సి కాని నాకు అదే అదే రోజు సూపర్వైజర్ గారు మా స్కూల్ విసిట్కి వస్తున్నారు అందుకే నేను రావడం అవ్వదు పోనీ వేరే రోజు వెళ్దాం అంటే ఫ్రెండ్ ఫంక్షన్ రోజు వెళ్ళడానికి అవ్వదు కావున నేను ఇచ్చిన రెండు వందల రూపాయలు తిరిగి నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యేటట్లు చూడండి సార్ అవుతుందా మీకు ఓకే థాంక్యూ సర్